ఏ పని గురించైనా పిల్లలు మొదటిగా వాళ్ళ తల్లితండ్రుల నుంచే నేర్చుకుంటారు తరువాత వాళ్ళ బడిలల్లో వాళ్ళ అకాడమిక్ బుక్స్లలో ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే ఇలాంటి వృత్తుల గురించి చిన్నగా ఉన్నప్పుడే అంటే ఒకటి నుండి ఐదు తరగతి లోపలినే ఎక్కువగా నేర్చుకుంటారు అదే వాళ్ళు ఒక్కొక్క వృత్తిని పరిశీలంగా చదువుకోవాలి అనుకుంటే దానికి వేరే వేరే కోర్సెస్ వాటి కోసం వేరే వేరే లాంగ్వేజెస్లల్లో నేర్పడం జరుగుతుంది ఇవన్నీ చిన్న చిన్న వృత్తులు కాబట్టి వీటి గురించి వాళ్ళు చుట్టుపక్కల కూడా చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఆ వృత్తి జరిగే ప్రదేశానికి వెళ్ళినచో వాళ్ళ పని ఎలా జరుగుతుందనేది కూడా చూడగలరు పంటల గురించి వాళ్ళు నేర్చుకోవాలంటే మాత్రం మొదటిగా వాళ్ళ తల్లితండ్రులే నేర్పిస్తారు తర్వాత వాళ్ళు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే కనుక వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు అలా కాదు అనుకుంటే మన బడులల్లో సోషల్ సైన్స్లో పంటల గురించి ప్రత్యేకంగా కొన్ని చాప్టర్స్ ఉంటాయి వాటిలలో ఒక్కొక్క పంటని వాళ్ళు ఎలా పండిస్తారు పండడం వ్యవసాయం ఎప్పుడెప్పుడు చెయ్యాలి ఏ పంట ఎలా ఎలా పండిస్తారనేది సూక్ష్మంగా వివరించబడుతుంది చిన్న వ్యాపారాల గురించి వాళ్ళ ఆసక్తి ఉన్నచో వాళ్ళకి కొన్ని కోర్సెస్ అలా లేకపోతే ఎక్స్ట్రా కర్కులర్ ఆయాక్టివిటీస్గా ఇవ్వాలి అలా ఇచ్చినచో వాళ్ళు పిల్లలు ఇది వాళ్ళకి దానిలో చేయగలరా లేదా దానిలో రాణించగలరా లేదా అనేది దాని ద్వారానే కనుక్కోగలుగుతారు